చెప్పండి ఏం కావాలి స్కూల్ బ్యాగా అంటే ఇట్లా అంటే జిప్ది ప్రిఫర్ చేస్తారా టిక్కుల్ది కాదా జిప్ బ్యాగే ప్రిఫర్ చేస్తారు కదా జిప్ బ్యాగ్లో టూ త్రీ టైప్స్ ఉన్నాయి మ్యాడమ్ ఎట్లా అంటే అమెరికన్ టూరిస్టర్ అని సఫారి అని ఏది కావాలనుకుంటారు

అంటే ఇప్పుడు గ్యారెంటీ ఉంది మ్యాడమ్ ఒకటి బ్యాగ్ అట్లా వన్ ఇయర్ గ్యారెంటీ ఉంది టూ ఇయర్ గ్యారెంటీ ఉంది అంటే దానికేమన్నా ప్రాబ్లం వచ్చినా చిరిగిపోయినా అంటే మీరు ఇన్టెన్షనల్ కాకుండా దానివల్ల ఏమైనా చిరిగిపోతే గ్యారెంటీ వల్ల మేం మళ్ళా ఇస్తాం కొత్త బ్యాగ్ అంటే వన్ ఇయర్ గ్యారెంటీ కావాలా టూ ఇయర్స్ గ్యారెంటీ కావాలా టూ ఇయర్స్ గ్యారెంటీ ఉంటే బాగుంటుంది మ్యాడమ్ ఇప్పుడు రైన్ కోట్ కావాలా అంటే బ్యాగ్కి సేఫ్టీగా రైన్ కోట్ అని ఒకటి కొత్తగా వస్తుంది ఇప్పుడు బ్యాగ్ అంటే కింద జిప్లోనే వర్షం పడ్డప్పుడు ఓన్లీ బ్యాగ్ ఓన్లీ బ్యాగ్ పైన పైన సగం కవర్ అయిపోతుంది ఇప్పుడు నైలాన్ బ్యాగే కదా నైలాన్ బ్యాగ్ వాటర్ ప్రూఫ్ నైలాన్ బ్యాగే కదా ఇప్పుడు అందులో ల్యాప్టాప్ పెట్టుకోనీకి ఒక స్పేస్ ఉంటుందా ఓకే మ్యాడమ్ ఇట్లా అయితే మరి ఒక టూ తౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ ఇయర్స్ వారంటీది అని ఒక బ్యాగ్ ఉంది మరి

ఏమన్నా సీక్రెట్

ఏమన్నా సీక్రెట్ జిప్స్ ఇట్లాంటివి ఏమన్నా కావాలా అందులో అంటే ఇప్పుడు ఉంది కింద సైడ్ ఉంటుంది మొత్తం బాటమ్లో ఏవన్నా డబ్బులు పెట్టుకోవాలంటే అందులో పెట్టుకోవచ్చు

ఏం లేదు మ్యాడమ్ మాకు బ్యాగ్లో ఇప్పుడు ఈ టూ తౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్ ఉన్నవారికి ఒక కంబాక్స్ ఫ్రీ అంటే అన్ని బుక్స్ ఒక సెట్టు ఫ్రీ మ్యాడమ్ ఓ ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఓకే మ్యాడమ్ ఇదే ప్యాక్ చేస్తున్నాం టూ తౌసండ్ ఫైవ్ హండ్రెడ్